తెలుగు మాట్లాడేవారు నేడు ప్రమాణికమై కొత్త పదజాలం లేకపోవడం ఇతర భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలను సేకరించడానికి ఇష్టపడకపోవడం ఆంగ్లం మాధ్యమ విద్యకు పెరుగుతున్న సాధ్య సాధాత సంక్లిష్టమైన తెలుగులిపి కారణంగా డిజిటల్ ప్రపంచానికి అనుగుూణంగా మారడంలో ఇబ్బంది తెలుగు మరియు ఆంగ్లం మధ్య శబ్దాలతో తేడా కారణంగా ఇతర భాషలను నేర్చుకున్నప్పుడు ఉచ్చరణగా సంజ్ఞ సమస్యలు వంటి సవాళ్ళు ఎదుర్కొంటారు